చెప్పండి అమ్మ ఎవరు చెప్పండి అమ్మ ఎగ్జామ్స్ ఉంది అమ్మ వాళ్ళకి నెక్స్ట్ వీక్లో అవునా మరి నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంది అమ్మ ఎట్లా పంపిస్తారు వాళ్ళకి ప్రిపరేషన్ చేయించాలమ్మ వన్ వీక్ ప్రిపరేషన్ చేసినాక ఎగ్జామ్ ఉంటుంది ఈ టైంలో అంటే కొంచెం ఇబ్బంది అమ్మ మరి ఎందుకంటే సందీప్ అంటే కాండీడేట్ మంచిగా కుర్రోడు ఆయన మంచిగా చదువుతాడు పోరగాడు అందుకే మేము పిల్లలని పిల్లలని కేర్ తీసుకుంటాం ఎగ్జామ్ టైమ్లో అలా పంపించాలి అంటే కొంచెం ఇబ్బంది మాకు కూడా సరే చూస్తాం అమ్మ ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడి ఈ టైంలోవాళ్ళకి ఇది మెయిన్ ఎగ్జామ్ అమ్మ ఈ ఎగ్జామ్ మిస్ అయితే మరల సందీప్కి లాస్ అవుతుంది మరల ఎప్పుడు తీసుకు వస్తారమ్మ మరి మరల ఎప్పుడు తీసుకు వస్తారు సందీప్ని అదే తొందరగా తీసుకు వస్తే మరల వాడు ఎగ్జామ్ మిస్ అవకుండా ఉంటాడు పిల్లలకి ఇలా డిస్టర్బ్ చేయకూడదు అమ్మ మధ్యలో ఎందుకంటే చదివే పిల్లలు పిల్లలు కాబట్టి వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది మీరు మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా చెప్పండి అదే అమ్మ ఏదన్న ఇక్కడ టైం టేబుల్ చూసుకుని మీరు కూడా అక్కడ చూసుకోవాలి ఇంటిదగ్గర సరే అమ్మ పంపిస్తాను మరి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి సందీప్ని సరే అమ్మ ఒక లెటర్ రాయమని చెప్పండి సందీప్కి ఒక లెటర్ రాసి ఇవ్వమనండి పర్మిషన్ ఇస్తాం అదే అమ్మ బుక్స్ తీసుకుని జర వెళ్ళమని చెప్పండి అమ్మ సందీప్కి సరే అమ్మ ఓకే

ఓకే అమ్మ